అత్యవసర వైద్య సహాయం ఆలస్యం అవుతుంది గ్రామం దూరంగా ఉండడం వలన అంబులెన్స్ రావడానికి చాలా సమయం పడుతుంది రోగులు చాలా సమయం ఎదురుచూడల్సి వస్తుంది ఈ కారణంగా వారి పరిస్థితి మరింత దిగజారిపోతోంది కొన్ని సందర్భాల్లో రోగులు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది గర్భిణీ స్త్రీలకూ ఇబ్బందులు కలుగుతాయి ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీలకూ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వలన చాలా ఇబ్బందులు ఎదురవుతాయి సరైన సమయానికి వైద్యుడిని చేరుకోలేక పోవడం వలన ప్రసవ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది చాలా సందర్భాల్లో గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ప్రసవించాల్సి వస్తుంది ఇది చాలా ప్రమాదకరం గాయపడిన వారికి చికిత్స ఆలస్యం అవుతుంది ప్రమాదాలు లేదా పాముకాటు వంటి సంఘటనలలో గాయపడిన వారికి సకాలంలో చికిత్స అందకపోవడం వలన వారి పరిస్థితి మరింత దిగజారిపోతోంది చాలా సందర్భాల్లో గాయపడిన వారు చనిపోయే ప్రమాదం కూడా ఉంది వృద్ధులకు ఇబ్బందులు కలుగుతాయి వృద్ధులు అనారోగ్యానికి గురైనప్పుడు వారిని వైద్యుడి దగ్గరకి తీసుకువెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి చాలా సందర్భాల్లో వారి పిల్లలు వారిని మోసుకెళ్లాల్సి ఇది చాలా కష్టతరమైన పని మానసిక ఒత్తిడి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వలన గ్రామస్థులలో చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతారు ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి వస్తే ఏమి చేయాలో వారికి తెలియక చాలా భయపడుతుంటారు ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి కొన్ని పరిష్కారాలు గ్రామంలో ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయడం అంబులెన్స్ డ్రైవర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవడం గ్రామస్థులకు అంబులెన్స్ సేవల గురించి అవగాహనా కల్పించడం ప్రభుత్వం నుండి సహాయం పొందడం ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి గ్రామస్థులు కలిసి పని చేయాలి అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉండేలా చూసుకోవడం గ చూసుకోవడం ద్వారా గ్రామంలోని ప్రజల జీవితాలను మెరుగుపరచవచ్చు